ఫీవర్ హలో హలో డాక్టర్ ఫీవర్ అండ్ కోల్డ్తో సఫర్ అవుతున్నాను నిన్న ఈవినింగ్ నుంచి అవును నిన్న ఈవినింగ్ నుండి నార్మల్గా ఉంది టెంపరేచర్ మరి అంత ఎక్కువగా లేదు కానీ లెగ్ ప్లైన్ను హెడేక్ ఉంది

జండూ బాం యూజ్ చేసినా జండూ బాం ఆవిరి కూడా

జండూ బాం యూజ్ చేస్తాను కోల్డ్ అయితే ఆవిరి పడుతాను

డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాను నైటు కొన్ని రోజు లీవ్ తీసుకున్న కాలేజ్ కూడా కుదరక చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి రెస్ట్ తి మార్నింగ్ టిఫిన్ చేశాను మధ్యాహ్నం లంచ్ కూడా చేసినా లేదు ఏం చేస్తున్న ఏమ్ లేదక్కా నార్మల్గానే ఉంది ఓకే ఓకే కాఫ్సిల్స్ వేసుకున్న డైలీ కాఫ్సిల్స్ వేసుకున్న అని చెప్తున డైలీ కాఫ్సిల్స్ కాఫ్సిల్స్ నాకు గొంతు నొప్పి ఉంది తెలుసు

ఓకే త్యాంక్ యూ డాక్టర్